నేను వంట చేసేటప్పుడు ఉపయోగించే పాత్రలు ఆ యొక్క వంట దానిబట్టి నిర్దేశమై ఉంటుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు వచ్చి పెద్ద పాత్రను ఉపయోగిస్తాను అదే తక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ చిన్న పాత్రలని మాత్రమే ఉపయోగిస్తాను అంతేకాకుండా వాటి యొక్క గరిటెలను ఎక్కువగా ఉపయోగించను ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగానే యూస్ చేస్తా ఉపయోగిస్తాను అంతేకాకుండా చాకులు పదునైనవి కాకుండా మరి పదును లేకుండా కాకుండా మద్యస్థంగా ఉండే చాకులను ఉపయోగిస్తాను అవును చెంచాలు అనేవి వంటలో ఉపయోగించడం చాలా తక్కువ గరిటలను మాత్ మరియు పాత్రలను మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తాను అంతేకాకుండా పాత్రలు చాలా మందంగా ఉండే పాత్రలను ఉపయోగించడం వలన వంట అనేది చాలా రుచిగా ఉంటుంది